నేను ఒక పాట కచేరేకి కానీ ప్రదర్శనకి కానీ రికార్డింగ్లకి కానీ నేను వెళ్ళేడప్పుడు కనుక నేను దాన్ని ఒక ముందు రోజు నేను పాడే పాట నాకు గొంతు ఎలా ఉంది ఒకవేళ బాగోకపోతే దాన్ని ఇంకా బాగా మెరుగుపరుచుకునేటట్టు చేసుకుంటాను అలాగే నేను పాడే పాటలు ఏది తప్పు లేకుండా ఒకసారి మళ్ళీ నేను దాని పాడి చెక్ చూసుకుంటాను అలా చూసుకోవడం వల్ల నాకెంత వచ్చింది అనేది నాకు తెలుస్తుంది ఆ తర్వాత నేను ఎలా అయితే పాడాలనుకుంటున్నానో ప్రతి ఒక్కటి నేను అనుకున్నట్టుగా వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత తర్వాత రోజు ఆ పాట ప్రదర్శనకు గానీ రికార్డింగ్కి గానీ సిద్ధమవుతాను